హలో నమస్తే అండీ అదే అండి నా నేనిప్పుడు హౌస్ చూడాలనుకుంటున్నాను రామ్ నగర్ కాలనీలో అవునండీ మాకు టూ బీహెచ్కే కావాలండీ ట్వంటీ ఫైవ్ లాక్సా అవునా ఈ ఇల్లంతా బాగుంటుంది కదండీ హౌసు ఎలా అన్నట్లయితే కొంచం అవునా వాటర్ కరెంట్ ప్రాబ్లమ్ అవునా అవునా అదే అండీ బయట ప్లేస్ వాస్తంత చూసుకోవాలి అవునా మినిమమ్ ఎంతుండొచ్చండి కాస్టు ఇన్స్టాల్మెంటు అదే అండి ఇన్స్టాల్మెంట్ ఏమైనా ఉంటుందా ఒకా వన్ టూ ఇయర్స్ అయితే పర్లేదండి సరే ఆండీ గార్డెనింగ్ చేస్తేగార్డెనింగ్కి అయితే ఏం ప్రాబ్లమ్ లేదు కదండీ అవునా ఓకే అండీ థ్యాంక్స్ అండీ అదే అండీ వాట్సాప్లో సెండ్ చేసేయండి లొకేషను నేనొచ్చి జాయిన్ అవుతా సరే అండీ